హాయ్ అమ్మాజీ గారు నేను సాయిరాం స్వీట్స్ నుండి పెద్ద పరిమాణంలో తీపి వంటకం ఆర్డర్ చేయడానికి ప్రయత్నించాను కానీ డెలివరీ భాగస్వామి నా కాల్కు సమాధానం ఇవ్వడం లేదు నేను రసగుల్లా తీపి వంటకం కోసం ఆర్డర్ చేయాలని అనుకుంటున్నాను మరియు నేను ఈరోజు సాయంత్రానికి ఆర్డర్ కావాలని అనుకుంటున్నాను మీరు ఈ తీపి వంటకం ఇంకా ఆఫర్ చేస్తున్నారా మరియు డెలివరీ భాగస్వామి ఎందుకు నా కాల్కి సమాధానం ఇవ్వడం లేదు మీరు వీలు అయినంత త్వరగా నాకు సమాధానం ఇవ్వగలరా నేను ఈ వంటకాన్ని ఈరోజు సాయంత్రం పెళ్ళికి ఆర్డర్ చేయాలనీ అనుకుంటున్నాను కాబట్టి దయచేసి మీరు సమాధానం ఇవ్వగలరు మీ సమాధానం కోసం వేచి చూస్తాను ధన్యవాదాలు ఇట్లు భాస్కర్